నాకు ఇష్టమైన అత్యంత ఇష్టమైన ఆహారం ఏదనగా ఆకుకూరలు ఈ ఆకుకూరలు తినడం వలన చాలా మంచి విలువైన పోషకాలను అలాగే విలువైన వివిధ ఆరోగ్యపరమైన సూత్రాలను మన కలిగి ఉంటుంది కాబట్టి మనము ఈ ఆకుకూరను తినడం వలన మంచి ఆరోగ్యం పొందవచ్చు ఈ ఆకుకూర మనకు అరుదైన సులభమైన ధరలకే మనకు లభిస్తుంది ఏ కాలంలో అయిననూ వీటిని మనము తినవచ్చును అలాగే ఇది వండుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది ఐరన్ పోషకాలను మన శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది అలాగే ఎన్నో విధమైన ఆరోగ్య సూత్రాలకు ఇది కారణం మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే మన జీర్ణాశయంలో చాలా సులభంగా జీర్ణమయ్యే ఆకుకూర నాకు అత్యంత ఇష్టమైన ఆహారం ఎందుకంటే ఇది మంచి ఆరోగ్యాన్ని అందించటంతో పాటు శక్తినీ బలాన్నీ కూడా మనకు అందజేస్తుంది ఇది చాలా సులభంగా పెరుగుతుంది కాబట్టి దీన్ని మనము మా నా ఇంటి పెరట్లో కూడా సులభంగా పెంచుకొనవచ్చు ఈ ఆహారం కోసం ఎక్కువగా కష్టపడ నక్కర్లేదు కాబట్టి నాకు ఆకుకూరలు గల భోజనమంటే చాలా ఇష్టం